సార్ నేను ఒక డెలివరీ చేసాను స్విగ్గిలో బిర్యానీ కొరకు నే ఆర్డర్ చేసినందువల్ల వాళ్ళు చాలా ఆలస్యంగా తీసుకుని వచ్చారు ఎందుకు ఆలస్యం అయ్యిందని నేను వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఏం చేశారంటే అమర్యాదకరంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా అసహ్యంగా మాట్లాడారు దీనివల్ల మీ కంపెనీకి చాలా బ్యా చాలా మంచిపేరు రాదండి మీరు దాన్ని గమనించగలరు మీరు గమనించుకోలేకపోతే మీరు పెట్టుకున్న ఈ స్విగ్గీ ఆర్డర్పై మీరెన్నో ఎన్నో విధాలుగా మంచిపేరు తెచ్చుకోవాలని ఆలోచిచుంటారు దానివల్ల మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది అందువలన మీరు డెలివరీ బాయ్స్ని పెట్టుకునేటప్పుడు వాళ్ళకి మంచి చెడు చెప్పి వాళ్ళని మీరు ఎంచుకోండి ఎంచుకోకపోతే మీరు పెట్టుకున్న డెలివరీ కంపెనీకి చాలా అమర్యాదకరమైన మర్యాదకరంగా ఆలోచనలు విచారాలు వస్తాయి